మా ఊరి గురించి చెప్పాలంటే అంటే చాలా ఉంది దాటిలో ఆటలు గురించి చెప్పాలంటే ఇంకా చాలా ఉంది మా ఊరిలో సాయంత్రం అయితే చాలు బాట్ పట్టుకున్నామా బాల్ పట్టుకున్నామా ఆడదానికి వెళ్ళామా సాయంత్రం ఎంత అయినా ఇంటికి తిరిగిరావడం మా ఊరిలో ఇంటి నుంచి తల్లిదండ్రులు వచ్చే వరుకు కూడా మేము ఇంటికి వెళ్ళము ఆడుతూనే ఉంటాం సాయంత్రం అయినా భోజనాలు లేకుండా ఏమి లేకుండా ఆడుతూ పాడుతూ అక్కడనే క్రికెట్ అంటే చాలు మాకు పిచ్చి కబడ్డీ అంటే చాలా మాకు పిచ్చి సండే అయితే చెప్పకూడదు వెళ్ళమంటే సాయంత్రం వరుకు తిరిగిరము అక్కడే తిండి అక్కడే అని ఉత్సహాలు క్రికెట్ ఉంటే చాలు మా జీవితాలు మారిపోతాయి అలాగే మా ఊరిలో ఆడడం అది ఒక చాలా జ్ఞాపకాలు పెద్దవారితో ఆడడం మా అన్నలతో ఆడడం వాళ్ళతో సరసాలు చెయ్యడం ఆటలలో చాలా జ్ఞాపకాలు ఉన్నాయి మేము ఇంత ఆటలు ఆడడానికి కారణం మా అన్నలు వాళ్ళను చూసే మేము నేర్చుకున్నం ఎలా ఆడాలో ఎలా చెయ్యాలో మీకు ఒక మీకు ఒక విషయం చెప్పుత లాక్ డౌన్ ఉన్నప్పుడు అంత సిచువేషన్ ఉన్న మేము క్రికెట్ ఆడడానికి వెళ్ళేవాళ్ళము అక్కడే నాకు చాలా జ్ఞాపకాలు ఉన్నాయి పోలీస్ వాళ్ళు వచ్చారు వెంట పడ్డారు అయినా మేము క్రికెట్ ఆడడం మానేయలేదు ఇంకా ఏమి చెప్పాలి అంటే క్రికెట్ ఆడేటప్పుడు దెబ్బలుతిన్న పోలిస్ వాళ్ళు బాట్ బాల్ తీసుకువెళ్ళిన మేము క్రికెట్ ఆడడం అయితే మానేయలేదు క్రికెట్ కాదు మేము కబడ్డీ కూడా అంటే ఆడే వాళ్ళము ఇంకేంటి అంటే క్రికెట్లో చాలా ఏందో కాని మాకు తెలియని ఉత్సహం వస్తుంది క్రికెట్ అంటే చాలు లేచామా వెళ్ళామా ఆడమా ఆ క్రికెట్లో ప్రతిదీ ఒకటి జ్ఞాపకమే ఇంకొకటి ఏంటి అంటే మీకు చెప్పుకోవడానికి నాకు చెప్పుకోవడానికి నవ్వుగా ఉంది కానీ అది చాలా చాలా ఆనందాన్ని కలిగిస్తుంది ఎందుకంటే నేను చిన్నప్పుడు చిన్నప్పుడు క్రికెట్ ఆడేటప్పుడు ఒక దెబ్బ తగిలిన ఏడుచుకుంటూ ఇంటికి వెళ్ళేవాడిని కాదు కానీ ఎప్పుడు ఎంత దెబ్బలు తగిలిన అదే క్రికెట్ ఆడుకుంటూ అక్కడనే ఉండి ఎంత సాయంత్రం పూటా ఎంత రాత్రి అయినా ఇంటి నుంచి కాల్ వచ్చేవరుకు క్రికెట్ ఆడడం అయితే మానం క్రికెట్ అంటే చాలు తెలియని ఉత్సాహం క్రికెట్ అంటే చాలు చూసే వాళ్ళకి కూడా ఆనందాన్ని ఇస్తుంది ఆడేటోలకి ఇంకా చాలా ఆనందాన్ని ఇస్తుంది మా ఊరిలో ఆ క్రికెట్ అంటే పిచ్చి మా ఊరికి క్రికెట్ చాలా తరతరాలుగా వచ్చిన ఆట ఆ క్రికెట్ కోసం మేము చాలా రోజులు సండే వచ్చిందా లేదా మేము ఆడమా లేదా అన్నది మేము ఎదురుచూస్తూ ఉంటాం క్రికెట్ అంటే చెప్పుకోవడానికి మాటలే సరిపోవు ఆ సండే అయితే చాలు ఆ క్రికెట్ ఆడి వచ్చి అందరము కలిసి అదే క్రికెట్ను ఐపీఎల్లలోని టీవీలలో చూడడం అందరము కలిసి అది ఒక తెలియని ఉత్సాహాన్ని ఇస్తుంది తరాలు మరేకొద్ది ఆ ఊరి జ్ఞాపకాలు జ్ఞాపకాలుగానే ఉండిపోయాయి మేము చదువుకోసం పట్టణంకి వచ్చి జ్ఞాపకాలు జ్ణాపకాలు లాగానే ఉంది ఆ క్రికెట్ను ఇప్పుడు రోజులు పెరిగేకొద్దీ ఆ ఊరి క్రికెట్ను మెచ్చేస్తూనే ఉంటాము కానీ రోజులు రావు కానీ జ్ఞాపాకాలు అయితే మమ్మలను ఎప్పుడు ఆనందిస్తూనే ఉంటాయి